సుదీర్ఘ బైకింగ్ ట్రిప్పుల్లో మేము ఆరోగ్యంగా ఉండడానికి లాంగ్ ట్రిప్పులో వెళతాము అరకు వ్యాలీ లాంటి వాటి దగ్గరికే వెళతాను ఉంటాము అక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది వాటర్ఫాల్స్ ప్రకృతి అంత బాగుంటుందని అని వెళతాము అక్కడికి కాఫీ తోటలు చూడటానికి వెళతాము బైకింగ్ ట్రిప్లో మాకు వెన్నునొప్పి భుజం నొప్పి రావు మేము రోడ్డుపై దొరికే ఆహారాన్ని తింటాము బొంగులో చికెన్ కాఫీ త్రాగుతాము ఇష్టపడతాము త్రాగడానికి